నేను ఫోటోలను సామాజిక మధ్యమంలో పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకు అంటే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు నేను టెంపుల్లో ఉన్నానని తెలవడానికి ఇంకెక్కడైనా ప్లేస్లో ఉన్నప్పుడైనా ఆ ప్లేస్లో ఉన్నానని తెలవడానికి తరువాత ఏదైనా ప్రోగ్రాం అయినప్పుడు ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ఫోటోసు పెట్టడానికి పెట్టి పెట్టితే అందుకు అచ్చి ఇలాంటి ఫోటోస్ తీసారా అని కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అందుకు మాత్రమే నేను సామాజిక మధ్యమాల్లో ఫోటోలు పెడతాను